వ్యవసాయం అనేది పంట మరియు పశువుల ఉత్పత్తి ఆక్వా కల్చర్ చేపల పెంపకం మరియు ఆహారం మరియు ఆహరయేతర ఉత్పత్తుల కోసం అటవీ సంపదను కలిగి ఉంటుంది నిశ్చల మానవ నాగరికత పెరుగుదలలో వ్యవసాయం కీలకమైన అభివృద్ధి దీని ద్వారా పెంపుడు జాతుల వ్యవసాయం ఆహార మిల్ను సృష్టించింది ఇది ప్రజల నగరాల్లో నివసించడానికి వీలు కల్పించింది మానవులు కనీసం నూట ఐదు వేల సంవత్సరాల క్రితం ధాన్యాలను సేకరించడం ప్రారంభించగా క్రొత్త రైతులు వాటిని పదకొండు వేల ఐదు వందలు సంవత్సరాల క్రితం మాత్రమే నాటడం ప్రారంభించారు గొర్రెలు మేకలు పందులు మరియు పశువులు సుమారు పది వేల సంవత్సరాల క్రితం పెంపకం చేయబడ్డాయి ప్రపంచంలో కనీసం పదకొండు ప్రాంతాలలో మొక్కలు స్వతంత్రంగా సాగు చేయబడ్డాయి